మా సమూహంలో నృత్య ప్రధాన పాత్ర పోషించే కొన్ని ప్రత్యేక సందర్భాలు పండుగలు ఆ ఉంటాయి అవి ఎలా అంటే దసరా దసరా జరిగేటప్పుడు నవరాత్రులు ప్రతిరోజు ప్రజలు కోలాట కోలాటం అనే దాంట్లో పాల్గొని ఆ దేవతకు పూజలు గట్ట చేస్తు వారి నృత్యంతో పాల్గొని ఆ పూజలను ఆ ముగిస్తారు అదేవిధంగా ఎటువంటి ఆ గుళ్ళు లేకపోతే విగ్రహ ప్రతిష్టలు ఇలాంటివి ఏవి ఏమైనా జరిగినా కూడా ఆ నృత్యంతో దాన్ని మొదలు పెడతారు కోలాటం అనేది లేకపోతే క్లాసికల్ డాన్స్లో లేకపోతే ఆ కొన్ని ప్రత్యేకమైన ఆ నృత్యాలతో ప్రజలను వారు ఆకర్షించి అలాగే కొన్ని ఆ ప్రత్యేక పండుగలు ఏమిటంటే వ్రతాలు అని లేకపోతే దేవీ నవరాత్రులు అని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నృత్యం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందులో నృత్యం చేసేవారు కూడా ఎప్పటి నుంచో నేర్చుకుంటు ఉంటారో ఆ నేర్చుకున్న ఉన్నదాని ఆ ప్రత్యేకమైన దినం రోజు ప్రజల ముందు ఆడి వారిని వారి కుటుంబానికి కూడా ఆనందాన్ని కలిగిస్తారు